హలో నమస్తే అండి నేను మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను కొన్ని చిత్రాలు తయారు చేశాను అవి గ్యాలరీతో ప్రదర్శించాలి అనుకుంటున్నాను అన్ని చెప్తాను అయితే నేను ఈసారి ప్రకృతి గురించి చిత్రాలు చేయించాను అంటే చెట్లు పక్షులు ఇవి అన్నింటిని చూపించాలి అని అనుకుంటున్నాను నాకు పది చిత్రాలు తయారు అయ్యాయి అవి ప్రదర్శనకు సరిపోతాయి అనుకుంటున్నాను ఈ నెల ఇరవై చేయవచ్చా నేను అన్నీ ఏర్పాట్లు చేస్తాను అండి థ్యాంక్ యూ మీకు సహాయానికి చాలా థ్యాంక్స్ అండి